మా విజయనగరం జిల్లాలో ఎక్కువగా ప వృత్తి అనేది వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది చేనేత కారులు కుండలు తయారీ వంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి అందుకే వీటి గురించి తెలుసుకోవడానికి స్కూలు పిల్లలు పట్నాలు నుంచి పండగలకు వచ్చినప్పుడు విదేశీయులు పర్యాటకులు ఎక్కువగా వీటి గురించి తెలుసుకుంటారు అంతే కాకుండా ఇక్కడ గాజు తయారీ అనే పరిశ్రమ ఉంది తర్వాత గోనెసంచుల తయారీ కూడా ఇక్కడ ఉన్నది వీటి గురించి తెలుసుకోవటానికి చూడటానికి ఎక్కువగా విదేశీయులు నగరంలో ఉన్నవారు పట్టణాల్లో ఉన్న జనాభా కూడా ఇష్టపడతారు వీటిని చూడటానికి వచ్చి చూసి వీటి గురించి తెలుసుకొని అని నేర్చుకుంటారు